వంట గదిలో మనము వివిధ పాత్రులను వాడుతామండి దాంట్లో మొదటిగా అన్నం వండుటకు ఒక పాత్ర వాడటము ఆ పాత్ర ఆ పాత్ర కంటే మనం అన్నం వండటానికి సరిగా ఉంటుందండి అంటే బియ్యం వేసిన తర్వాత అది ఉడకడానికి కరెక్ట్గా ఉంటుందండి దానిమీద ఒక ప్లేట్ యూస్ చేస్తామండి ఆ ప్లేట్ యూస్ చేస్తాం సో ఆ ప్లేట్ ఎట్టా ఉంటుందంటే అన్నం వండడానికి మాత్రం యూస్ అవుతుంది సో దాంట్లో వచ్చే వేడి వేడిని తట్టుకొని ఆ వేడి గాలిని బయటికి పంపిస్తూ ఆ అన్నాన్ని బయటపడకుండా చూస్తుందన్నమాట సో అదో దాని కోసం ప్లేట్ వాడతాము అలాగే కిచెన్లో మనము మిక్సీ వాడతామండి మిక్సీ ఎందుకు వాడుతామంటే ఏదైనా చట్నీ చేసుకోవడం కానీ చట్ని చేసుకోవడం కానీ ఏదైనా మిక్స్ చేసుకోవడం కానీ వాడుతాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము టమోటా చట్నీ చేసుకోవాలకున్నప్పుడు టమోటా కట్ చేసి ఆ మనం దాంట్లో పెట్టినప్పుడు అది మనకు అన్నీ కలిపి తొందరగా చేస్తుందండి మన పాతకాలలో పాతకాలంలో ఈ మిక్సీలు ఉండేవి కావు కాబట్టి ఉండవు కాబట్టి సో చేతి రూపంగా దాన్ని వాడ వాడే వాళ్ళు సో అది ఎక్కువ టైం తీసుకునేది సో ప్రెసెంట్ మనము మిక్సీలు వాడుతున్నాం కాబట్టి మన తొందరగా అయిపోతుంది అట్ ది సేమ్ టైం కొంచెం మనము అనుకునే దాని కంటే కొంచెం ఎక్కువ మోతాదు కొంచెము కొంచెము రుచిదనం మారుతుంది అనమాట సో ఎంత పని ఉన్నా సో మిక్సీ వాడటం వల్ల సో గంటపని మనకు ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు చేసేస్తుంది అందుకని వాడతాము సో అందువల్లే కాదు ఏ జ్యూస్ మన వరకు మనకు ఒక జ్యూస్ తాగాలనుకున్నప్పుడు దానికి తగిన ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసి మనము మిక్సీలో వేసుకున్నాము అంటే సో అది చిన్న పీస్ పీస్గా చేస్తుంది అన్నమాట సో అందు కోసం మిక్సీ వాడతాము అలాగే మనకు గ్రైండర్ ఉంటుంది సో గ్రైండర్ ఎందుకంటే మనము ఇడ్లీ దోశ చేసుకుంటాం కాబట్టి సో దానికి పిండి కావాలి కాబట్టి సో ఆ పిండి తయారు తయారు చేయడానికి మనకు బియ్యం నుండి పిండి పదార్థాలు చేయడానికి మనకు గ్రైండర్ వాడుతామండీ